సాధారణంగా క్రీడలు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్నిపెంచేందుకు అనేక రకాలుగా ఉపయోగపడుతాయి ఉదాహరణకు ఒక క్రీడ ఒక పిల్లవాడిని ఒక క్రీడలోకి చేర్పించినట్లు అయితే ఆ క్రీడా ఆడేందుకు తను తన శారీరిక శారీరాన్ని పలురకాలుగా వంచాల్సి వస్తుంది శ్రమ పెట్టాల్సి వస్తుంది తిప్పాల్సి వస్తుంది అలా చేయడం వలన శరీరం శరీరంలోని అన్ని కండరాలకు నరాలకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి గుండె వేగంగా కొట్టుకోని బ్రెయిన్కి సరైనటువంటి మోతాదులో ఆక్సిజన్ అందించి తనను ఉత్తేజపరుస్తాయి ఇలా చేయడం ద్వారా శరీరంలోనుంచి చెమట బయటకు పోతుంది ఇలా పోవడం జరగడం ద్వారా తనకి దాహం వేస్తుంది కావున సగటు వ్యక్తి కంటే తను ఎక్కువ నీరు తాగుతాడు ఇలా అనునిత్యం జరుగుతుండడం వల్ల తనకి ఆకలి జీర్ణ వ్యవస్థ ఇంకా మెరుగ్గా పనిచేస్తుంది కాబట్టీ ఇంకా ఎక్కువ తినగలుగుతాడు తన శరీరానికి సంబంధించి ఎన్నో పోషక విలువలను తినే ఆహారాన్ని నుంచి ఒక సగటు వ్యక్తి కంటే ఒక ఆటగాడు అనగా ఏదన్న క్రీడలో పాల్గొనటువంటి ఒక వ్యక్తికి ఎక్కువ అవసరం అవుతాయి అలాగే అతని శరీరిక విలువలు పోషకాలు అన్ని సగటు వ్యక్తి మీద కంటే దృఢంగా ఉంటాయి ఇది ఆటోమేటిక్గా తనలోని ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని గౌరవాన్ని పెంపొందించుతుంది ఇందుకు ఉదాహరణకు చూసుకుంటే ఒక సగటు వ్యక్తి యొక్క ఆరోగ్యం మరియు బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఏదైనా ఒక క్రీడలో ఒక క్రీడాకారుని మనం చుసుకున్నట్లు అయితే మనకి తేడా తెలుస్తుంది తను చూడ్డానికి చాలా ఉత్తేజంగా కనిపిస్తాడు తనలోని ఉన్నటువంటి ఆ తేజస్సు మనందరికీ కనబడుతుంది అది ఎలా అనగా అనేక సంవత్సరాలు అయినటువంటి కఠోర శ్రమ కఠోర సాధన తనని అలా ఉంచుతుంది దీని ద్వారా తన ఆత్మ విశ్వాసం మరియు ఆత్మగౌరవం దృఢంగా ఉంటుందని నేను భావిస్తున్నాను